హలో నేను ఫుడ్ ఆర్డర్ చేసాను యాప్లో ట్రాకింగ్ అవుతుంది ఎక్కడి వరకు వచ్చారో తెలుసుకోవచ్చా కొంచెం త్వరగా రాగలరా ఎంత సమయంలో రీచ్ అవుతారు

టేస్టీగా ఉంటుందా నేను ఆసక్తితో ఎదురుచూస్తున్నాను చాలా సేపటి నుండి యాప్లో చెక్ చేస్తున్నాను కొంచెం త్వరగా వస్తారా